హలో డాక్టర్ కొద్దిగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి డాక్టర్ చిన్న నిన్న పొద్దున్న నుంచి అండి

మొన్న నైట్ కొద్దిగా నిద్రలేదండి ఎగ్జామ్స్ నడుసున్నాయి కదా అందుకే కొద్దిగా అవునండి లేదండి డైరెక్ట్ మిమ్మల్నే ప్రిఫర్ అవుతున్నాము లేదండి రావాలండి ఏ ఏ టైంకండి లేదండి రేపు మేము వస్తాము ఎందుకంటే చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకే లేదండి కొద్దిగా బాడీ అండి కొద్దిగా అన్హెల్దీగా అనిపిస్తుంది ఏదో శక్తి లేనట్టు బాడీలో హెల్దీ లేన్నట్టు వీక్నెస్ అనిపిస్తుందండి లేదండి అలాంటివేం పెయిన్స్ లేవు అంతేనండి లేదండి జస్ట్ ఆ వీక్నెసే ఫుడ్ ఏమన్న సరేనండి రేపొద్దున టైమింగ్స్ ఏంటండి త్యాంక్ యూ అండి